మీరు పంట బీమా ప్రీమియం చెల్లింపు నోటీసు అందుకున్నప్పుడు కొన్ని సందేహాలు ఉండటం సహజం ముఖ్యంగా అందుబాటులో ఉన్న చెల్లింపు ఎంపికలు ఏమిటో చెల్లింపును ఎలా చేయాలో మీ చెల్లింపు సురక్షితంగా మరియు సకాలంలో పూర్తయింది అని ఎలా నిర్ధారించుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటారు ఈ సందర్భంలో ముందుగా మీ పంట బీమా ప్రొవైడర్ నుండి అందిన నోటీసులు పూర్తిగా చదివి అందులో పేర్కొన్న వివరాలను అర్థం చేసుకోవడం ముఖ్యం సాధారణంగా నోటీసులు చెల్లించవలసిన మొత్తం చివరి తేదీ మరియు చెల్లింపు ఎంపికలు ఉంటాయి కానీ మీకు ఏదైనా సందేహం ఉంటే లేదా అందులో ఏ స్పష్టత లేకుంటే కస్టమర్ సర్వీస్ ను కాల్ చేయటం ఉత్తమ మార్గం మీరు కస్టమర్ కేర్ నెంబర్ను కాల్ చేసినప్పుడు ముందుగా బిల్లింగ్ విభాగం ప్రతినిధిని మాట్లాడేందుకు కోరాలి వారితో మాట్లాడినప్పుడు మీ పాలసీ నెంబర్ పేరు మరియు నోటీసులో ఉన్న వివరాలను స్పష్టంగా చెప్పాలి అప్పుడు వారు మీ ఖాతా గుర్తించి పరిశీలించి మీకు అందుబాటులో ఉన్న చెల్లింపు మార్గాలు ఏమిటో తెలియజేస్తారు సాధారణంగా చాలా పంట బీమా సంస్థలు వివిధ రకాల చెల్లింపులు ఎంపికలను అందిస్తాయి అందులో మొదటిగా ఆన్లైన్ చెల్లింపు మీరు వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ వంటివి ఉపయోగించి చెల్లించవచ్చు రెండవది బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీరు నెఫ్ట్ ఆర్టీజీఎస్ లేదా ఐఎంపిఎస్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ నుండి నేరుగా చెల్లించవచ్చు మూడవది యూపిఐ లేదా వ్యాలెట్ చెల్లింపులు గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి ప్లాట్ఫామ్ల ద్వారా చెల్లించే సౌలభ్యం ఉంటుంది నాల్గవది డైరెక్ట్ బ్యాంక్ డిపాజిట్ మీకు సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్లోకి వెళ్ళి బీమా సంస్థ అకౌంట్కు నగదు లేదా చెక్ ద్వారా చెల్లించవచ్చు ఐదవది కామన్ సర్వీస్ సెంటర్ లేదా స్థానిక కేంద్రాల ద్వారా కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ అనుమతి ద్వారా సేవా కేంద్రాలు లేదా పాక్ కేంద్రాల ద్వారా చెల్లించగలదు మీరు ఏ మార్గం ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోవడానికి బీమా ప్రతినిధిని అడిగి ఏది సురక్షితమైనది వే వేగంగా ప్రాసెస్ అయ్యేది మీకు అనుకూలమైనది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏదైనా చెల్లింపు చేయడానికి ముందుగా అవసరమైన వివరాలు అకౌంట్ నెంబర్ యూపీఐ ఐడి వెబ్సైట్ లింక్ మొదలైనవి పొందండి చెల్లింపు చేసిన తర్వాత ధ్రృవీకరణ రసీదు లేదా పేమెంట్ ప్రూఫ్ తప్పనిసరిగా ఉంచుకోవాలి కొన్ని సందర్భాల్లో బీమా సంస్థకు రసీదు పంపించి చెల్లింపు ప్రాసెస్ పూర్తయిందని ధృవీకరించాల్సి ఉండవచ్చు ఎప్పుడైనా సమస్య వచ్చిన మీరు కస్టమర్ కేర్ను మళ్ళీ సంప్రదించి మీ చెల్లింపు స్టేటస్ తెలుసుకోవచ్చు చివరిగా మీ చెల్లింపు గడుపు ము ముగియక ముందే ప్రీమియం చెల్లించడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆలస్యం వల్ల బీమా చెల్లుబాటు కాకపోవచ్చు లేదా మరింత ఆలస్య ఋజువు పడే అవకాశం ఉంటుంది అందుకని ముందుగా అన్ని చెల్లింపు మార్గాలను అర్థం చేసుకొని మీకు అనుకూలమైన పద్ధతిలో చెల్లింపులు పూర్తి చేయడం ఉత్తమం ధన్యవాదములు